హిందూ మతంలో అన్నదానం అనేది చాలా పవిత్రమైన కార్యం ఇది కేవలం ఆకలి తీర్చడమే కాదు దేవుడికి చేసే సేవగా కూడా భావిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అంటే అన్నదానం దేవుడితో సమానం అందుకే అన్నదానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందని పాపాలు పోతాయని నమ్ముతారు దేవాలయాల్లో పండగల సమయంలో ప్రత్యేకించి సంక్రాంతి దసరాాల లాంటి పండగలప్పుడు అన్నదానం చేయడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో కూడా అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ప్రజలు పేదవారికి సాధువులకు భక్తులకు అన్నదానం చేయడం తమ కర్తవ్యంగా భావిస్తారు ముఖ్యంగా తిరుపతి శ్రీశైలం అన్నవరం లాంటి పుణ్యక్షేత్రాలలో నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది అంతేకాదు వివాహాలు శుభకార్యాలలో కూడా అతిథులకు భోజనం వడ్డించడం ఒక ముఖ్యమైన ఆచారం ఈ విధంగా హిందూ మతం మరియు తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో అన్నదానం అనేది ఒక ముఖ్యమైన భాగం ఇది కేవలం కడుపు నిండడమే కాదు మన సంస్కృతిని మానవత్వాన్ని చాటి చెప్పే ఒక గొప్ప కార్యం